నేను కొత్త పుస్తకాల గురించి ఎలా తెలుసుకుంటానంటే మార్కెట్లో కొత్త పుస్తకాలు వచ్చాయా లేదా చూస్తాను అక్కడ వచ్చి ఉంటే చూసి చదువుకుంటాను లేకపోతే మా బంధువులను మా స్నేహితులను కలుస్తాను వాళ్ళని కొత్త పుస్తకాలు వచ్చాయా లేదా అడిగి తెలుసుకుంటాను వాళ్లతో చర్చిస్తాను వాళ్లతో చర్చించి ఏ పుస్తకం కొత్తదో ఏ టాపిక్ నింద వచ్చిందో చూస్తాను నా స్నేహితులతో మా బంధువులతో మాట్లాడి కొత్త పుస్తకాలను వాళ్లతో పాటు కూర్చొని నేను కూడా చదువుతాను ఈ విధంగా మా బంధువులతో నా స్నేహితులతో కొత్త పుస్తకాలు చదువుతాను